హలో హలో అన్న అదే నే అద్దెకు ఒక కార్ తీసుకుందాం అనుకుంటున్నాను అదే అన్నా ఇక్కడ హైదరాబాద్ ట్రిప్ అనుకుంటున్నాము అదే పదిహేనువ తారీకు నుంచి ఇరవై ఐదు వరకు పది రోజులకి అదే సెల్ఫ్ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాం అదే సెల్ఫ్ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాం అది ఎంత అవుతుంది ఏంటి ఆ ప్రైస్ కిలోమీటర్కి ఎంత లేదంటే డేకి ఏంతో ఒకసారి నాకు చెప్తారా